నాకు ట్రాన్స్పోర్టేషన్లో కార్లో వెళ్లడం అంటే చాలా ఇష్టం లాంగ్ డ్రైవ్స్ విత్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కాని బ్రదర్స్తో కానీ చాలా అంటే చాలా ఇష్టం ఫ్యామిలీస్తో కానీ బయటికి వెళ్ళడం ట్రావెలింగ్ అంటేనే నాకు ఎంత అంత అంటే ఎంత మస్తు ఇష్టం మా ఫ్యామిలీస్తో వెళ్లడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్యామిలీస్ తోటి వెళ్ళడం నేను రీసెంట్గా మా బ్రదర్స్తో సెవెన్ మెంబర్స్ మేము సెవెన్ మెంబర్స్ బ్రదర్స్ ఆ మేము నవంబర్లో మేము యాగంటికి వెళ్ళిండే కారులో కారు కారులో ఎల్లుండే మేము సెవెన్ మెంబర్స్ కానీ మా అన్న ఒక అన్నలో మిస్సింగ్ అన్న యూకేకి వెళ్ళిండు సో మేము సిక్స్ మెంబర్స్ ఎల్లిండే బ్రదర్స్ అక్కడ చా ఫస్ట్ మేము యాగంటికి వెళ్ళిండే దాని తర్వాత గండికోట గండికోటకి వెళ్ళిండే దాని తర్వాత బెలూం కేవ్స్కు వెళ్ళిండే అలానే అక్కడ దగ్గర దగ్గరలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో ఫేమస్ ప్లేసెస్ అవన్నీ ఫేమస్ ప్లేసెస్ చూసేసి చూసి వచ్చిండే ఇంకొకటి మేము టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా సారు టెన్త్ క్లాస్లో ట్రిప్కి తీసుకెళ్లండే లెవెన్ డేస్ ట్రిప్ అది బస్సులో ఎల్లిండే మేము బస్సు అంటే ఇక చాలా అంటే మస్త్ ఎంజాయ్ చేసిండే బస్సులో ఫ్రెండ్స్ తోటి సార్ వాళ్ళతోటి మాడమ్స్ తోటి మా క్లాస్ గర్ల్స్ తోటి చాలా ఎంజాయ్ చేసిండే మేము ఆ ఎంజాయ్ని ఇప్పటివరకు కూడా మేము మస్తు గుర్తుపెట్టుకుంటాం మేము ఆ ఎంజాయ్మెంట్ని బస్సులో మేము అన్ని తెలంగాణ డిస్టిక్లో ప్రతి ఒక్క డిస్టిక్ ఫేమస్ టెంపుల్కి వెళ్ళిండే మేము అలాగే ఒక ఫేమస్ టెంపుల్ వచ్చేసి వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ కాని ఇంకొకటి ఇక్కడ నల్లగొండ డిస్ట్రిక్ట్లో యాదగిరిగుట్ట ఇంకొకటి తిరుపతి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి సరస్వతి టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్ అన్ని కవర్ చేసిందే మేము అందులో ట్రిప్పులో బస్సులో ఇంకా మేము టూ టైమ్స్ మా బ్రదర్స్ తోటి మేము కారులో కార్ అంటే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కార్ అనేది బస్సులో కొట్టంగా చాలా అంటే బస్సులో కన్నా కారే నేను ఎక్కువ రిఫర్గా చేస్తాను కార్ అంటే చాలా ఇష్టము కారులో వెళ్ళడం కూడంగ నేను ఎవరైనా కార్లు వెళ్తున్రు అంటే మా బ్రదర్స్ నేను వెల్ వెళ్తాను నేను చాల వెళ్తాను నేను కార్ అంటే ఇగ అన్లా ఏసి ఉంటుంది మంచిగా కిటికీ కాడ కూర్చుని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు నచ్చిన ఫోన్లో ఫోన్లో కూటంగా పాటలు పెట్టుకొని వినవచ్చు అందులో కారులో కారులో వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది అడ్వాంటేజెస్ చూడటానికి ఉంటాయి కొన్ని అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి మనం కార్స్ మనకి మన ఓన్ కారుతోటి అయిన అయినా వెళ్ళవచ్చు లేదంటే కారు బుక్ చేసుకుని అన్న వెళ్లవచ్చు బస్సు కానీ ఇంకా వేరేవేరే కాని ఏమన్నా వెహికల్స్ అవి బుక్ చేసుకొని మనం వెళ్లవచ్చు వెళ్లి చాలా ఎంజాయ్ చేసి రావచ్చు అది ఇంకా వచ్చేసి మనం నేను మ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి డిగ్రీ సెకండ్ ఇయర్లో బైక్స్ మీద మూడు బైకులల మీద మేము యాదగిరిగుట్ట వెళ్లేసి వచ్చిండే అక్కడ మేము టు డేస్ ఉండి మంచిగా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి వచ్చిండే మేము అక్కడ మేము ఎంజాయ్ చేసి ఫస్ట్ టెంపుల్ అక్కడికి వెళ్లి మధ్యలో మధ్యలో ఆగి ఫొటోస్ దిగి అక్కడగా మళ్ళీ టెంపుల్కి వెళ్లి అక్కడ ఒక రూమ్ తీసుకోని తీసుకున్న తర్వాత మేము ఉండి ఒక రోజు నైట్ స్నానం చేసి పొద్దు గల లేసి పొద్దు పొద్దుగాల చల్లనీల్లతో స్నానం చేసి మళ్ళీ మార్నింగ్ టెంపుల్కి వెళ్లి దాని తర్వాత టిఫిన్ చేసి అక్క టిఫిన్ చేసి మేం జస్ట్ టు అవర్స్ నిద్రపోయిండే నైట్ అవుట్ మొత్తం నైట్ నైట్ అవుట్ చేసింది మేంమొత్తం బయటనే తిరిగిండే ఇక ఫ్రెండ్స్ ఉంటే మొత్తం నైట్ అవుట్లు పండుకోలే మేడం మనము ఫ్రెండ్స్ అంటే ఇక అనుకోండి ఇంకా ఫ్రెండ్స్ అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటే ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఫ్యామిలీస్ తోటి వెళ్తేనేమో కొంచెం ఫ్రెండ్స్ తోటి వెళ్లినంత హ్యాపీనెస్గా మనము ఫ్యామిలీ తోటి వెళ్ళము వెళ్ళలేము బ్రదర్స్ తోటి గుట్టంగాన ఎంజాయ్ చేయొచ్చు చాలా నేను మస్తు అంటే చాలా ఎంజాయ్ చేసిండే మాబ్రదర్స్ తోటి వెళ్లినప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ తోటి రీసెంట్గా వెళ్లినప్పుడు కూడా నేను చాలా ఎంజాయ్ చేసిండే యాదగిరిగుట్టలో మేము అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేము ఆ మా ఫ్రెండ్ అక్కడ ఎవరో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు అని అంటే అక్కడికి వెళ్ళి బిర్యానీ చేయించి అక్కడ మేము చెట్టు కిందకి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చిండే మేము బిర్యానీ వండుకున్నాం మంచిగా చేసిండే బిర్యానీ చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నాము మంచిగా వచ్చేసాం ట్రావెలింగ్ అనేది మనం చేయవచ్చు ట్రావెలింగ్ కానీ కొన్ని ఒక అప్పుడప్పుడు మనకి ఎవరైనా యాక్సిడెంట్ చూడడానికి కావచ్చు మనం చూసి నడిపియాలి కాకపోతే ఎందుకంటే మనము ఇప్పుడు ఏమైతుందో ఎవ్వరికి తెలియదు మొత్తం దేవుడే చూసుకుంటాడు కదా అలా అని మనం చూసి నడిపియాలి కార్ అయినా కాని బస్సు అయినా కాని బండి అయినా కాని ఇంక మీతో ఏమైనా కానీ చూసి నడిపియాలి ఇక మనము మా మేము అన్న రీసెంట్గా వెళ్లిండే ఎక్కడ అంటే అరకు విశాఖపట్నం వైజాగ్కు గోవా బీచ్ ఇవన్నీ వెళ్ళినప్పుడు తను మంచిన వెళ్లారు ఫస్టు రోజు ఇగ వచ్చేటప్పుడు అక్కడ మా అన్నకి యాక్సిడెంట్ అయిండా ఆయన వన్ టు ఇయర్స్ బెడ్ రెస్ట్ ఉండే తనకు టూ ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు కదా టూ ఇయర్స్ అంటే బెడ్ రెస్ట్ టూ ఇయర్స్ బెడ్ రెస్ట్ టు ఇయర్స్ రోజు మొత్తం బెడ్ బెడ్ మీదనే ఉండే ఇగ తను కాలేజ్కి గుట్టంగా వెళ్లలే కాలేజ్ మొత్తం కాలేజ్కి గుట్టంగా వెళ్లలేడు టు ఇయర్స్ ఎడ్యుకేషన్ లాస్ ఈ అలా మనకుకొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎట్లా అంటే మనం ఇప్పుడు మనం అక్కడికి వెళ్లిన పని మనం మన ఫోన్లో ఫీచర్స్ పిక్చర్స్ అని వీడియోస్ కానీ ఇవన్నీ మనం చూసుకోవచ్చు అవి మెమరీస్ మనం మళ్ళీ అక్కడికి వెళతామో వెళ్ళమో అన్ని ఒక మెమరీస్ లాగా మనం ఫోన్లో కూటంగా అవి సేవ్ చేసుకోవచ్చు మనం పిక్స్ దిగవచ్చు అవి ఉండవచ్చు ఇంకా మేము ఫ్యామిలీస్ తోటి మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్లిండే ఫ్యామిలీ ట్రిప్ ఫ్యామిలీ మేము బస్సు కట్టుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అరౌండ్ మేము ట్వంటీ టు మెంబర్స్ బస్సు కట్టుకొని మేము కూటంగ్ తిరుపతి కెళ్ళిండే ఫస్ట్ టైం నేను తిరుపతికి వెళ్ళండే అప్పుడు ఫ్యామిలీ తోటి దాని తర్వాత మేము షిరిడికి వెళ్ళాము ఇంకా శ్రీశైలము యాదగిరిగుట్ట ఇవన్నీ వెళ్ళినాము మేము ఫ్యామిలీ తోటి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసినట్టు ఇంకా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తే అబ్బా మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు అక్కడ మనం మేము నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేను అయితే ఫ్యామిలీ తోటి అప్పుడు నేను చిన్న ఉండే నేను ఒక ఫోర్ సిక్స్ ఇయర్స్ ఉండే అప్పుడు నేను అంతా ఎంజాయ్ అంటే ఏం చేయలేదు నేను రీసెంట్గా ఫ్యా ఫ్యామిలీ తోటి ఎల్లుండి బయటికి అక్కడ ఎంజాయ్ చేసిండా నేను తిరుపతిలో కానీ షిరిడిలో కాని నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండే అక్కడ ఇంకా మేము మా ఫ్యామిలీ తోటి ఇక్కడి కంటే అక్కడ యాదిగిరిగుట్ట యాదగిరిగుట్టలో మనకి లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు అక్కడ మొత్తం లోపటకి వెళ్తే టెంపుల్లో మొత్తం కూల్ అంటే కూల్ కూల్ వెదర్ తోటి ఉంటుంది అక్కడ టెంపుల్ మొత్తం కూల్ మొత్తం ఏసీలే ఉంటాయి అక్కడ ప్రతి ఒక్క రాయితోటే ఉండే కానీ లక్ష్మీనరసింహస్వామి అయితే మనకి గోల్డెన్ గోల్డ్ తోటి తయారు అయి ఉంటాడు మనం ఇట్లా టచ్ చేసి అక్కడ మొత్తం కూల్ అంటే కూల్ ఉంటుంది ఇక్కడ తిరుపతికి వచ్చేసేమో బాలాజీ దేవ్ దేవుడు ఉంటాడు ఇక్కడ మేము మన హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంటుంది చిలుకూరు బాలాజీ ఇక్కడ మనము వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ దేవుని చుట్టూ తిరుగుతే మనకు అనుకున్న కోరికలు తీరుతాయనని ఒక కోరికను అయితే ఉంటుంది అక్కడ మనము మన మనవాళ్ళు అక్కడ తిరుగుతారు నేనైతే నేను రీసెంట్గా మా అన్న తోటే వెళ్ళిండే అక్కడ తిరిగి ఉండే ప్రదర్శనలు నేనైతే ట్వంటీ ఫైవ్ ప్రదక్షిణాలు తిరిగిన నా కోరిక వచ్చేసి నేను మంచిగా చదువుకొని మంచి మంచి జాబ్ కొట్టాలనని కోరిక తోటి తిరిగిండే నేను ట్వంటీ ఫైవ్ ప్రదక్షిణాలు ఇగ అట్లనే వస్తున్నాం వచ్చేటప్పుడు బిర్యానీ తిన్నాం మా అన్నా నేను ఇక ఇంటికి వచ్చేసిండే నేను ఆరోజు న్యూ ఇయర్ న్యూ ఇయర్కి మేము నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము గోవాకి వెళ్ళిండే కార్లో కారులో మేము ఫస్టు గోవాకి రీ రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకున్నాం రూమ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండే మేము దాని తర్వాత నెక్స్ట్ డే ఇగ బీచ్కి వెళ్లి బీచ్కి వెళ్లి చాలా అంటే చాలా బీచ్కి వెళ్లి చాలా ఎంజాయ్ చేసిండే మేము బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ ఆకలి వేస్తుంటే ఒక ఆయన వచ్చి మనకి ఫుడ్ ఇచ్చి పోయిండే మాకు ఫుడ్డు నార్మల్ మన హైదరాబాద్తో పోలిస్తే అక్కడ ఫుడ్డు చాలా నార్మల్ అంటే చాలా నార్మల్ అక్కడ ఫుడ్డు చాలా తక్కువ గల బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కానీ బడ్జెట్ ఎక్కువనే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అంత అనిపించదు టేస్ట్ ఇగ ఈ మనము వెళ్లాలంటే బైక్ తోటి మాత్రం వెళ్లలేము కారులో కాని బస్సులో కాని హీరో హీరో ప్లాన్లో కానీ ఇలా వెళ్తే మనకి ఫ్యామిలీస్ తోటి చాలా ఆనందంగా ఉంటుంది